మనం జీవితంలో ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటే చదువుకు విలువిస్తాం చదువు ఒక వెలుగు ఆ వెలుగుని మనం ఎంత వెదికినా మనకు దొరకదు దొరికిన వెలుగును మనము పక్షం కన్నా ఎక్కువ దాన్ని ఉంచుకోవాలా చదువు లేకపోతే చీకట్లో ఉన్నట్టు మన జీవితములో ఎక్కువ విలువ దేనికి ఇస్తామంటే చదువుకు ఇస్తాము ఆ తరువాత ప్రేమకు ఇస్తాము కొంతమందైతే షాపింగ్కి ఇస్తారు విలువ కొంతమంది మేకప్కు ఇస్తారు విలువ అదంతా పనికిరాని విలువలు మనం దేనికి విలువ ఇవ్వాలంటే చదువుకి ఇవ్వాల ఆ తరువాత ప్రేమకి ఇవ్వచ్చు మన జీవితంలో చదువు ఎంత ముఖ్యమంటే అంత ముఖ్యం చదువులేని ఇల్లాలు చీకట్లో ఉన్నట్టు మనము చదువుకి మంచి విలువను ఇవ్వాల ఎక్కువ విలువను ఇస్తూ ఉంటాము మేము ఎలాగైతే ఏ సమయము దొరికిన ఎప్పుడు రోజు ఏ సమయము దొరికిన దాన్ని వృధా చేయకుండా ఏదో ఒక బుక్ ఎత్తి చదవడము ఏ బుక్ చదివితే జ్ఞానం వస్తుంది ఆ బుక్కు చదవడము బైబిల్ చదవడము ఖురాన్ చదవడము భగవద్గీత చదవడము అలా చదువుకి విలువిచ్చే వాళ్ళము మేము చదువు మంచివి ఎలా చెప్పాలంటే చదువు అన్నింటికంటే విలువైనది చదువే అని నేను భావిస్తాను నేను భావించడం కాక ఉండేవాళ్లు నాతో మాట్లాడే వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను వృధాగా మాట్లాడుకుండా ఏదో ఒక పేపర్ న్యూస్ పేపరు చదవడము పుస్తకాలు చదవడము లైబ్రరీకి వెళ్లడము అలా చదివేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఏదో మనము కొత్తగా నేర్చుకున్నట్టు ఉంటుంది అందుకే చెప్పేది దేనికి మనము విలువని ఇవ్వాలంటే చదువుకే ఇవ్వాలా నేనైతే చదువుకే ఇస్తాను మా బిడ్డల్ని అలాగే పెంచాను మా భర్త కూడా ఊరికే ఉండేటప్పుడు టైం వేస్ట్ చేయకుండా బైబిల్ చదవడము పేపర్ చదవడము కొన్ని పుస్తకాలు చదవడము అలా చదువుకే ఎక్కువ మేము విలువ ఇచ్చే వాళ్ళము అదే విధముగా మనము దేనికి విలువను ఇవ్వాలంటే సమాధానాన్ని కూడా కోరేవాళ్లుగా ఉండాలి ప్రేమకి కూడా విలువ ఇవ్వచ్చు ఏ విధంగా తప్పైనా ప్రేమ కాదు భార్యాభర్తలకున్న ఆ మధ్యలో ఉండే ప్రేమను టైం వేస్ట్ చేయకుండా మాట్లాడుకోవడం అలా మాట్లాడుకోవడం కూడా ఆ విలువ చాలామందికి దొరకదండి ఆఫీస్కి వెళ్లే వాళ్లకి దొరకదు వర్క్ చేసే వాళ్లకు దొరకదు అలాంటి ఆ యొక్క సమయము వచ్చి సమయము ఎంతో విలువైనది పోయిన సమయం తిరిగి రమ్మన్నా రాదుగా ఆ సమయం ఉండగానే సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుని ఆ విలువను మనము కనుపరిచేవాళ్లుగా ఉండాలి ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక స్టిక్కర్ మీద ఏమి రాసి ఉండారు అది చదవడం కూడా విలువైనది అది చదివితే దానిలో ఉన్న లోపం ఏందో దానిలో ఉన్న మంచిదేదో మనం తెలుసుకుంటాము మనం పోయినామా వచ్చినామా అని ఉంటే ఏదీ తెలుసుకోము కదా తెలుసుకునేటప్పుడు తెలుసుకోకపోతే వ్యర్దులం అవుతాము మనం తెలుసుకుంటేనే మంచి అవుతాము ఏది కూడా ఎక్కడికిపోయినా సరే ఆ విలువైన ఆ అక్షరాలు చూస్తూ ఉంటే దాన్ని చదవాలనిపిస్తుంది దాన్ని చదివినామనుకోండి దానిలో ఉన్న మంచి చెడ్డలను మనం తెలుసుకుంటాము మంచి చెడ్డలను తెలుసుకున్నప్పుడు అలా ప్రవర్తించే దానికి అవలంబించుకుంటాము మనము ఆ విధంగా ఉండాలి అన్నీ కోరుతూ మనం ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేయకుండా మన జీవితంలో పోతే జీవితం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదండి ఆ జీవితం ఉన్నప్పుడు మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాల చదువుకే ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్లగా విలువనిచ్చే వాళ్లుగా ఉండాలి మళ్ళీ మనం ఏం చేయాలంటే మనమేదైనా కూడ